నాకు జానపద పాటలు పాడాలి అంటే చాలా ఇష్టం మా కాలేజ్ మా కాలేజ్లో జరిగిన కొన్ని సందర్బ కొన్ని సందర్భ మా కాలేజీలో జరిగిన చాలా గేమ్స్ లో కూడా నేను పాటలు పాడాను అందులో జానపద పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు వినడం ఎంతో ఇష్టమో పడటం కూడా చాలా ఇష్టం అందులో నేను పాడిన పాటలల్లో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమే అనే పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇది నేను కాలేజ్ కాలేజ్లో పాడాను ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే ఈ పాట గద్దర్ గా గద్దర్ గారు మనకి పాడారు మనకి ఎన్నో రాష్ట్రాలు తెలంగాణ కొట్లాటల గురించి చెప్పిన చెప్పిన విషయమే ఈ పాటకు అర్థం మనకి తెలంగాణ రాక ముందు చాలా మంది విద్యార్థులు జాబులు రాక అటు తల్లిదండ్రుల తిప్పలు చూడలేక త చాలా మంది విద్యార్థులు ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుడు గద్దర్ గారు ఇలా పాటలు పాడారు ఎంతో మంది విద్యార్థులు చదువుల కోసం వేరే ఊ వేరే పట్టణాలకు కూడా వెళ్ళిపోయారు తల్లిదండ్రుల బాధలు చూడలేక అలా మనకి గద్దర్ గారు పాడిన పాటలల్లో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అనే పాట నాకు చాలా చాలా ఇష్టం ఇది వింటుంటే కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను మా కాలేజీలో పాడినప్పుడు నాకు మా ప్రిన్సిపల్ గారు మా ఉపాధ్యాయులు కూడా చాలా చాలా మెచ్చుకున్నారు అలాగే మనకు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల ఇలా ఈ పాట కూడా నేను పాడాను దీనికి మాకు మొదటి బహుమతి కూడా వచ్చింది కాలేజ్లో నాకు జానపద పాటలు పాడటం అంటే నాకు చాలా ఇష్టం అందులో పల్లే కన్నీరు పెడుతుందో అనే పాట కూడా పాడాను ఇది ఎందుకు పాడాను అంటే మనకి మన దేశంలో అందరూ చాలా మంది పల్లెలు పల్లెటూరుని విడిచిపెట్టి అందరు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు వ్యవసాయడం వ్యవసాయం చేయడం ఇష్టం లేక అందులో ఎంతో మంది నష్ట నష్టపోయారు అందుకు మనకి ఆ కేసీఆర్ కూడా నష్టపరిహారం కూడా ఇచ్చారు కానీ వాళ్ళు పల్లెటూరిలో వ్యవసాయం చేయడం ఇష్టం లేక పట్టణాలకు వచ్చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు పల్లెటూరిలో ఎంత బాగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది పల్లెటూరులో పచ్చని చెట్లు మనకి పొలానికి వెళితే కూడా అక్కడ చాలా చాలా బాగుంటుంది ఇలా మనకి పాటముతోటే ప్రాణం నాకు చదువులమ్మరా అనే పాట కూడా చాలా ఇష్టం ఇది వింటుంటేనే ఏదో ఒక తెలియని ఆనందం కలుగుతుంది నాకు ఎందుకు అంటే నాకు చదువు పట్ల చాలా చాలా ఆసక్తి ఉంటుంది ఇది నాకు చదువుకోవడం అంటే కూడా చాలా ఇష్టం మా అమ్మ నాన్న నన్ను చదివిస్తున్నారు కాబట్టి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ రేపు ఆడపిల్లలని చదివించడం చాలా చాలా తగ్గిపోతుంది వాళ్ళకు వాళ్ళకి చిన్న వయసులోనే ఏది తెలియక ముందే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ అత్తగారింటికి పంపించేస్తున్నారు కాబట్టి ఈ పాటని మా కళాశాలలో పాడాను పాటముతోటే ప్రాణం నాకు చదువులమ్మరా అనే పాట కూడా నేను మా కాలేజిలో చదివాను అలాగే నాకు రేలారే రేలారే నీళ్ళలో నిప్పల్లే అనే పాట కూడా చాలా ఇష్టం ఈ పాట మనకి మంగ్లీ గారు పాడారు ఇది మన తెలంగాణని వివరించడం కొరకు మంగ్లీ గారు చాలా అద్భుతంగా పాడారు నాకు మంగ్లీ గారు పాడిన పాటలు చాలా చాలా ఇష్టం ఆమె తన వాయిస్ ఎంత బాగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఆమె పాడిన పాటలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఎంతో ఆకట్టుకుంటాయి కూడా

వాయిస్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆమె పాడే విధానం కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి ఎర్రజెండ గద్దర్ గారు పాడిన పాట ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియ్యలో కూడా చాలా చాలా బాగుంటుంది ఇది పాడిన గద్దర్ గారు ఇది పాడింది గద్దర్ గారు కాబట్టి ఇది ఇంకా చాలా చాలా బాగుంటుంది నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం అలాగే నాకు పాట జానపద పాటలు అంటే చాలా చాలా ఇష్టం ఇది వినటమైన ఎవరైనా పాడిన కూడా నాకు చాలా చాలా ఆనందంగా కలుగుతుంది నేను మా కాలేజ్ మా కళాశాలలో ఇలా ఎన్నో పాటలు జానపద పాటలు పాడాను ఈ జానపద పాటలు పాడినందుకు మా ఉపాధ్యాయులు మా ప్రిన్సిపాల్ గారు కూడా నాకు చాలా ఒక ప్రత్యేక పేరును తో పొందాను ఈ జానపద పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఇది వింటుంటే కూడా నాకు చాలా ఆనందం ఆనందం కలుగుతుంది ఇది పాడటమైనా వినడమయినా నాకు చాలా చాలా ఇష్టం